యాపిల్ మ్యాంగో పోపాయా వాటర్మిలన్ గ్రేప్స్ చిక్కూ అవకాడో చెర్రీ బ్లాక్ చెర్రీ బ్లూ చెర్రీ ప్లాజూమ్స్ ప్లాజూమ్ బనానా కోకొనేట్ కాజు కాజు అవకాడో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లమ్స్ మజిల్ మజిల్ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్ ఊటీ యాపిల్ చిన్ ఊటీ యాపిల్స్ యాపిల్స్ పోమగ్రనెట్ ప్రోమోగోనెట్స్ ప్రోమోగ్రోనెట్ బ్లాక్ బ్లాక్ గ్రేప్స్ జామున్ షుగర్కేన్ షుగర్కేన్ ఐస్ క్యూబ్స్